స్కూల్లో ఇష్టమైన సబ్జెక్టు పర్యావరణ శాస్త్రం పర్యావరణం గురించి తెలిపే శాస్త్రాన్ని పర్యావరణ శాస్త్రం అంటారు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఇష్టం అంటే ఒక లెసన్ చెప్పినప్పుడు సారు పర్యావరణంలో ఇలా మార్పులు ఉంటాయి మనం ఇలా చేస్తే మనకు పర్యావరణంతో చుట్టూ చెట్లు పచ్చని వాతావరణ ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది మొక్కలని పెంచాలి మొక్కలని పెంచితే ఈరోజు రేపు అన్న రోజు మనకు ఉపయోగపడతాయి అని చెప్పేవారు ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉండేది హార్వెస్ట్ చేసినప్పుడు మేము నీటి పాములు నీటి పాములు అంటే ఎర్త్వార్మ్స్ ఎర్త్వార్మ్స్ని కూడా ఉపయోగించే వాళ్ళము అగో మేము వాడేసినా పేపర్లు అవన్నీ అరటి పండ్లు తొక్కలు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక దాంట్లో ఒక టెన్ డేసు అట్లా ఉంచి తర్వాత దాన్ని మేము పెంచిన చెట్లకు వేస్తే అది ఎలా ఉండేదంటే చాలా బాగుండేది మట్టి నుంచి వాసన ఆ మట్టిలోంచి వానపాములను తీసినప్పుడు వాటిని తీసుకెళ్ళి హా అలా ప్రయోగం చేసినప్పుడు చాలా హ్యాపీనే హ్యాపీగా అనిపించేది ఆ పర్యావరణంలో చుట్టూరు ఉండే పరిసర ప్రాంతాల గురించి నాకు చాలా బాగా అర్థమైంది అందుకే పర్యావరణ శాస్త్రం అంటే ఇష్టం నాకు